మా ఊర్లో రోడ్లు చాలా బాగుంటాయియనీ చాలా యాక్సిడెంట్స్ జరుగుతాయి ఎందుకంటే ఎక్కువ కర్వ్స్ ఉన్నాయి అలా ఉండకుండా స్ట్రయిట్గా వచ్చేటట్టు మినిమమ్ కొద్దిగా మ్యాగ్సిమమ్ స్ట్రయిట్గా వేచ్చేటట్లు బాగా చేసుకొని వాళ్ళు వీళ్ళు ఆ ఒక ఒప్పందానికొచ్చి స్ట్రయిట్గా వేసేటట్టు వేస్తే బాగుంటుంది అదేవిదంగా హైవేస్ ఎలా ఉన్నాయో అలా ఈల్లు జీబ్రా లైన్స్ కానీ స్కూల్సు హాస్టల్సు అంగన్వాడీ స్కూల్సు ఇలా చిన్న చిన్న పిల్లలు చదువుకునే సూ స్ ప్లేసెస్ కానీ అదేవిధంగా అక్కడ చిన్న చిన్న స్పీడ్ బ్రేకర్స్ వేస్తే చాలా బాగుంటుంది ఎక్కువగా యాక్సిడెంట్స్ జరగకుండా దాన్ని నిషేధించవచ్చు ఎక్కువ లాంగ్వే ఇది బైపాస్లో ఎలా ఉంటాయో జీబ్రా లైన్స్ కానీ సైడు సైడ్ లైన్స్ కానీ సెంటర్ లైన్స్ కానీ అలా వేసినట్లైతే యాక్సిడెంట్సు చాలా ఆల్మోస్ట్ తగ్గిపోతాయి అలా వేస్తే చాలా బాగుంటుంది తర్వాత మా వీధుల్లో అయితే మట్టి రోడ్ ఉంది సో దాన్ని కూడా సిమెంట్ రోడ్గా వేస్తే ఇంకా చాలా బాగుంటుంది సిమెంట్ రోడ్ వేసినట్టయితే ఎవరికీ ఏ ఇబ్బందీ లేకుండా గుంతలు లేకుండా బండ్లు తోలడానికి కానీ నడవడానికి కానీ రాకపోకలకి కానీ చాలా బాగుంటుంది అదేవిధంగా స్కూల్స్కి కాలేజెస్కీ గ్రౌండ్స్ చుట్టూరూ వాకింగ్ కానీ బైక్స్ వెళ్ళడానికి కానీ కార్స్ వెళ్ళడానికి కానీ చుట్టూ తార్ రోడ్ కానీ వేస్తే ఇంకా చాలా బాగుంటుంది వాకింగ్కి వెళ్ళేవాళ్ళు చాలా హ్యాపీగా వెళ్తారు వాకింగ్ చేస్తారు ఇతరులని కూడా పిలుచుకెల్లి వాకింగ్ చేయడానికి ఇంకా ఉత్సాహంగా కానీ ప్రోత్సాహంగా కానీ ఉంటుంది అలా ఉన్నట్టయితే ఉండే పీపుల్సు యంగర్స్ కానీ ఓల్డర్స్ కానీ ఎక్కువ రోజులు ఉండడానికి కానీ అదీ ఉపయోగపడుతుంది అలాంటి రోడ్లు ఉన్నచోట పిల్లల్ని కూడా తీసుకెల్లి వాకింగ్ చేపించడం నడిపించడం ఆడిపించడం అలా చిన్న చిన్న పనులు కూడా అక్కడే చేసుకోవచ్చు అలాలేనిదే గుంతలున్న రోడ్లయితే ఆ అసలు నడవడానికి కానీ పోవడానికి కానీ రావడానికి కానీ ఇష్టపడం అలాంటి చోట్లయితే చాలామందికి అక్కడ వెల్లడానికి కూడా ఇష్టం ఉండదు అలాఉండకుండా కొద్దిగా ఎంకరేజింగ్గా వెళ్తే ఆ రోడ్డు అలాగ అలా వెళ్తే ఇంకా బాగుంటుంది అలా వెళ్ళడానికీ మనం రూట్స్ కూడా మన ఫ్రెండ్స్ కి చెప్పేలా ఉంటే ఇంకా చాలా బాగుంటుంది అదేవిధంగా మన రోడ్లు కానీ వేస్కుని మనం నడవడానికి కానీ ఇతరులు నడవడానికి కానీ ఆ ఊరుకెళ్తే చాలా బాగుంటాయ్ రోడ్సు అలా చెప్పేవిధంగా ఆ రోడ్స్ వేస్కోవాలి అందరూ నడవడానికి పోవడానికి రావడానికి పరిగెత్తడనికీ చాలా హెల్ప్ ఫుల్గా ఉండే రోడ్సు మనం వేస్కునేలా మనం అందరం కలిసి వేస్కోవాలి